లలితమ్మ మీ గురించి చెప్పండి నా పేరు లలితమ్మ మా నాన్న పేరు చంగలరాయులు మా అమ్మ పేరు ఎల్లమ్మ మా మాకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లకాయలు ఒక మగ పిల్లోడు మా నాన్న చిన్నప్పుడు పన్నెండు వయసులోనే మా నాన్న సచ్చిపోయినాడు మా నాన్న గుంతకల్లులో రైల్వే ఆఫీసులో పనిచేస్తావున్నాడు సెంటర్లోనే ఉద్యోగం చేస్తా ఉండగానే హార్ట్ ఎటాక్ వచ్చి మా నాయన చనిపోయినాడు అప్పట్లో నా వయసు పన్నెండు పన్నెండు వయసులోనే మా అమ్మ అక్కడ బ బతకలేకుండా మా అమ్మకు ఉద్యోగం ఇస్తానంటే కూడా మా అమ్మకు వాళ్ళ అన్నదమ్ముళ్ళు అక్కడ ఉంచకుండా వాళ్ల సొంత ఊరు పిలుచుకొచ్చేసినారు వాళ్ళ అన్నదమ్ముడు గార్డ్ కాబట్టి ఆయనకు మేము సాకుతాము అని తీసుకొనివచ్చి పెట్టేసి వాళ్ళు ఏమీ అనుకోకుండా పోయినారు కాబట్టి మాయమ్మ ముగ్గురు పిల్లకాయలను పిలుచుకొని సొంత ఊరు వచ్చి పుత్తూరులో నందిమంగళములో వచ్చి చేరింది చేరీ ఆమెను ఎవరు పట్టించుకోకపో పట్టించుకోకుండా ఉంటే అప్పుడు మాయమ్మరాళ్ళు కొట్టి మాయమ్మ కూలిపనికి పోయి మాయమ్మ ఉ ఉద్యో ఈ దోసెలు అమ్మీ ఇడ్లీలు అమ్మి అప్పట్లో రుబ్బురాయిలుతోనే రుబ్బాల అప్పుడు మిషన్లు గ్రయిండ్లు అవన్నీ లేదు కాబట్టి రు రు రుబ్బురాయితోనే మాయమ్మ కష్టపడి రుబ్బి దోశలు కాల్చి అమ్మి దాంట్లో వచ్చిన కష్టార్జీతాన్ని మాకు అన్నం చేసి కూర చేసి పెట్టి మాకు మంచి చెడ్డ అంతా చేసేది అప్పుడు అట్లాంటి సమయంలో మా అత్త వచ్చి మేనత్తా నన్ను పిలుచుకొని పోయి వెంకటగిరి టౌన్లో ఎత్తుకొనిపోయి చేర్చి అయి ఒకటో తరగతి నించి ఐదో తరగతి దాకా హాస్టల్లో చదివిపిచ్చింది తర్వాత హైస్కూల్లో చేర్చి పదో క్లాస్ దాక చదివిపించి తర్వాత తీసుకొనొచ్చి సొంత ఊరిలో వచ్చి అమ్మ దగ్గర వదిలేసింది అమ్మ అప్పుడు రెండేండ్లుగా పెట్టుకొని సాకి తర్వాత వాళ్ళ పెద్ద అన్నదమ్ముడు కొడుకు ఆయన కొడుక్కి పెళ్లి చేసి ఇచ్చింది ఆమె సొంతంలో ఇచ్చి ఎందుకు చేసిందంటే ఆమె కట్నం ఇయలేకుండా ఒక వస్తువు తీసి పెట్టలేకుండా ఆమె కష్టం చూడలేకుండా చదువు చదువుడు మా వాళ్ళ అన్నదమ్ముడు కొడుకు అట్టాటాయనకిచ్చి నన్ను పెళ్లి చేసింది నా మళ్ళీ మా చెల్లెల్ని ఒక పరాయిలో ఇచ్చి వాళ్లని బాగానే మంచి రైతు ఉండే వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళని సంతోషంగానే పెట్టింది అట్లాంటప్పుడు ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడుకు ఎన్నో పదేండ్లదాకా ఉండి మాయమ్మ మాయమ్మకు ఆస్మా కాబట్టి ఆస్మాలో మాయమ్మ వాడికి పదేండ్లు వచ్చేలోపలనే మాయమ్మ చచ్చిపోయింది మాయమ్మ సచ్చిపోయిన తర్వాత వాడు వాడు ఒంటరి వాడయిపోయి ఇక్కడా అక్కడా తిరిగి మళ్ళీ మేమే చేరదీసి అబ్బాయిని ఒక ఇంటి వాడిని చేసినాము ఇంటివాడయినా తర్వాత దేవుడు వాడిని కరణించకోకుండా వాడుకు ఒక పిల్లకాయలను కూడా ఇవ్వకుండా పోయినాడు అప్పుడు వాడు బాధల్లో కష్టంలోపడి వాడికి కొద్దొ ఒళ్ళు బాగా లేకుండా వచ్చి తమ్ముడు అనేది కూడా పోయినాడు తమ్ముడుకు ఒక బిడ్డ పుట్టున్నా కూడా వాడింటి పేరు చెప్పేవాడు బిడ్డా లేదు ఏమి లేకుండా పోయే లోపల వాడి పేరే లేకుండా పోయింది కాబట్టి మా కష్టంలో మాకు నలుగురు నలుగురు ముగ్గురు మగ పిల్లకాయలు ఒక ఆడపిల్ల ముగ్గురు మగ పిల్లకాయల్లో ఇద్దరు చచ్చిపోయినారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండారు అమ్మా అబ్బాయికి అమ్మాయికి ముందు పెళ్లి చేసినాము అమ్మాయికి పదేండ్లు బిడ్డలు లేకుండా మేము చాలా కష్టపడిపోయినాము తర్వాత కొడుక్కి పెళ్లి చేసినాము కొడుకు ఆరేండ్లు దాకా బిడ్డలు లేకుండా పోయినాడు ఆరేండ్లు ఇంకా ఎక్కువ పైగా మాకు కష్టం తగిలింది మాకు సంతోషము ఒక సుఖము అనేది లేకుండా పోయింది దేవుడు మాకు చిన్న చూపు చూసి ఎంతో కష్టపడి ఇచ్చినాడు తర్వాత పదేండ్లయిన తర్వాత మా కూతురికి ఒక కొడుకు పుట్టినాడు నా కొడుక్కి ఇద్దరు ఆడపిల్ల కాయలు పుట్టినారు ఇద్దరు ఆడపిల్ల కాయలు ఇప్పుడు ఒక ఆమెకి మూడు వయసు ఒక ఆమెకి ఆరు వయసు ఆరు నెలలు వయసు ఇట్లా సమయంలో మా బిడ్డలిని సాకాలంటే మాకు చాలా కష్టంగా ఉంది సాకేదానికి మాకు కొంచెము సహాయంగా ఉంటే బాగుంటుందని నేను ఎదురుచూస్తా ఉన్నాము నేను ఎదురు చూసేదానికి మాకు కష్టపడేదానికి ఎలాంటి సౌకర్యము లేదు ఇక్కడ సౌకరంలేని దానివల్ల ఏదో ఒక స్కీం పెట్టినారంటేకూడా స్కీం తరపున మేము పనిచేసి మేము ఒకరికి ఒకరికి మేము బాగా కష్టంలో సుఖంలో మేము పాలు పంచుకుంటామని మాకు ఆలోచన ఆలోచన తగినట్టుగా మేము మా ఈ కష్టంలోనే మేమొక ఇల్లు కట్టినాము ఇల్లు పదేండ్ల దాకా మేము దానికి పూత పనిజేయకుండా అట్లే నిలబడిపోయివునింది తర్వాత ఇప్పుడు పెద్దోడైన తర్వాత పెద్దోడయినా తర్వాత వాడు వాడిని కూడా మేము చదివిపించే స్తోమత లేకుండా వాడు మేస్త్రి పని మేస్త్రి పని దానికి పోయి వాడు పై పైసాకి పైసా కూడబెట్టి వాళ్ల నాయన మడక వ్యవసాయం పని వ్యవసాయం పనిలో వాడు కొడుకు నాయనా ఇద్దరూ కష్టపడి కూడబెట్టుకొని ఇప్పుడు పూత పనిచేసి ఇంట్లో అడుగు పెట్టినాము ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత చిన్న పిల్లకాయలను ఇప్పుడు మేము చే పా బాగు చేయాలంటే మాకు కొద్దిగా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మేము కష్టపడాల మాకు కష్టం తగినట్టుగా ఇక్కడ ఏమీ పని లేదు మాకు ఎక్కువగా వానలయిపోయి వానల్లో ఊతుపట్టుకుపోయి ఊతులో ఏ పని లేకుండా మా ఇంటాయనొచ్చి మడక తోలుకొని పోయే ఆయన ఇంకే పనికి పోడాయన మడకతోలాలంటే కూలిపని కావాలి కూలిపని నీళ్లు ఉండే దానివల్ల కూలిపని లేదు కాబట్టి రెండు నెలలకు ఒకసారి పోతాడు మిగతాపుడంతా ఇంట్లోనే ఉండాలా అటాటి సమయంలో బిడ్డ ఒక బిడ్డ కష్టపడి వాళ్ళ భార్య బిడ్డల్ని సాకాలనా మా ఇద్దరినీ సాకాలనా అనే ఒక బాధలో మాకు చిన్న ఉపాధి కలిపిస్చినారంటే కూడా ఉపాధి మూలంగా మేము మా కొడుక్కి కొంచెమయిన కొంచెం సహాయపడతామని మేము కోరుకుంటా ఉన్నాము అది దానికి తగినట్టుగానే మాకు అరవై ఏండ్లు వయసు వచ్చేసింది ఈ అరవై ఏండ్లులో ఏ పని మాకు ఇవ్వనంటారు గవర్నమెంట్ కాని వేరే వాళ్ళు కానీ మాకేపని లేదంటారు మీరు అరవై ఏండ్లయిన తర్వాత మీకు ఏం వయసుంది మీకేం శక్తుంది మీరేం చేయబోతారు అనే ఒక భావనతో మాట్లాడతారు దానివల్ల భావన తొలగించాలంటే మీరే మాకేదొ ఒక సహాయం చేయాలి చేయాలంటే ఏదో ఒక కుట్టుమిషన్ ద్వారా అయినా ఒక ప్లాస్టికు సామానులు ఒక ఊదుబత్తి ఒక క్యాండిళ్లు ఇలాంటివన్నీ తయారుచేసి ఒక కంపెనీలు బెట్టినారన్నా కూడా ఒక చిన్నదిగా ఇళ్ళ దగ్గరనే ఊరిలోనే ఒక ఉపాధి కల్పించినారంటే కూడా మా పోటోళ్లు చేసి మేము ఒకరికి ఒకరికి సహాయపడుకుంటా మేము బాగా ఉంటామని మేము మిమ్మల్ని కోరుతావుండాము కానీ మాకు ఎలాంటి సహాయం లేని దానివల్ల మేము డ్వాక్రాలో చేరినాము డ్వాక్రాలో చేరి డ్వాక్రాలో డబ్బులు లోన్లిస్తారు అప్పుగా లోన్ కట్టాలన్నా కూడా మేము నె నెల నెలకు ఇంతని కట్టేయాలి కట్టాలంటే డబ్బు సంపాదించాలంటే మేము మాకు కష్టంగావాలా పని కావాలి పని లేదు మాకు ఏమీ లేకుండా డబ్బులు తీర్చేది కూడా మాకు భలే కష్టంగా ఉంది కాబట్టి వెంటనే మాకు ఏదో ఒక సహాయం చేస్తే బాగుంటాదని మేము కోరుకుంటా ఉన్నాము డ్వాక్రాలో ఎంతో ఇస్తారు ఎంతో తీర్చుకుంటారే తప్పా దాంట్లో మాకు ఉపాధి కలిపిచ్చే మార్గమేమి లేదు ఉపాధి వయసు ఉండేవాళ్ళకే ఇస్తారే తప్పా మా పోటోళ్లకు ఇవ్వటం లేదు దానివల్ల మాకు తగినంత మాకు ఉపాధి కలిపిచ్చినారంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటావున్నాము కానీ ఎంత కష్టపడినా కూడా రైతుపనులు రైతుపనులు మా ఊరి దగ్గర ఊతులు కొట్టుకుపోయి ఎవ్వరికే రానే సరిగా పనేలేదు అందరూ ఇళ్లల్లో కూర్చుని వయసు పిల్లకాయలంతా బయటకుపోయి చేస్తారేగాని మాబోటోళ్లంతా ఇళ్లల్లో కూర్చుని ఒక ఒక కొడుకు కష్టం కోసరం ఎదురుచూసుకుంటా వాళ్లకు కోపతాపాలొచ్చుకుంటూ మాకు మనశ్శాంతి లేకుండా మాకు ఎంతో కష్టంగా ఉంది కాబట్టి మీరు ఎంతో రుణపడి ఉంటారు మీకు మేము రుణపడి ఉంటామని మేము తలుస్తావున్నాము కానీ ఈ డ్వాక్రా వల్ల కొంచెం కొంచానికి కొంచమయినా గూడా మాకు సహాయ పడినారు పడినా గూడా కష్టం మేము తీర్చుకోవాల పోనీ తీర్చుకోవాలి కదా అప్పుతీర్చే మార్గం లేకుండా మిమ్మల్ని మేము వేడుకుంటా ఉండాము కానీ ఈ కూలిపననేది ఈ రోజు వస్తుంది ఉండే రేట్లు కోసరంఎ కు ఎ ఎక్కువ ఉండే దానివల్ల రేటులు మేం భరించలేకపోతాం